అవును నాకు రాష్ట్ర జాతీయ ఇంకా అంతర్జాతీయ స్థాయిలో కూడా జరిగే ఎలాంటి పోటీల్లో పాల్గొనడానికి ఇష్టము ఎందుకు అంటే దానికోసము ముఖ్యంగా మనకి ప్రతిరోజు అభ్యాసం ఉండాలి ఇంకా మంచి సాధన ఉండాలి ఇంకా దాంతో మనము ఎంకరేజ్మెంట్ కూడా వేరే వాళ్ళ ద్వారా పొందుతే అప్పుడు మనం వాటిలో పాల్గొనడానికి కృషి చేయవచ్చు